హలో మేడమ్ స్టేషనరీ షాపా మేడమ్ మన ఏరియాలో కొత్తగా స్టేషనరీ షాప్స్ ఓపెన్ చేసాను అన్నారు మాకు హోల్ సేల్ ఐటమ్ కావాలి మేడమ్

ఓకే మేడమ్

అన్ని ఐటమ్ కావాలి మేడమ్ ఓకే మేడమ్ వద్దు మేడమ్ ఇప్పటికి బుక్స్ పెన్స్ అదే అది చాలు మేడమ్

నెక్స్ట్ మంత్లో బ్యాగ్ అన్నీ ఆర్డర్ ఇస్తాను మేడమ్ ఓకే మేడమ్ ఇప్పుడు డెలివరీకి అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా మేడమ్ ఓకే మేడమ్ ఓకే మేడమ్ ఇదే ఇదే మేడమ్

ఓకే మేడమ్ కొంచెం ప్యాకింగ్ చాలా చెయ్యండి మేడమ్ డ్యామేజ్ ఏమీ రాకూడదు ఓకే ఓకే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్